నమస్కారం సార్ నేనూ కొత్త చెప్పులు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను ఎక్కడ కొత్తవి దొరుకుతాయి బాగుంటాయి ధర చూడడానికి ఎక్కడ చక్కగా ఉంటుంది తగ్గింపు ధరలు ఎక్కడ ఉన్నాయని చెప్తే మీ షాప్ అని చెప్పి చూపించారు అందుకోసం ఇక్కడికి వచ్చాను నాకూ తప్పటగా ఉన్న చెప్పులు అంటే ఇష్టం వెయిట్లెస్ కావాలి నాకు కొంచెం అంటే పైన నాకు బ్లాక్ వాడాలని ఇష్టం అవునా సార్ అవునా ఒకసారి వేసుకొని చూస్తాను కంఫర్టబుల్గా ఉంది చూపించండి

ఓకే నేను షూ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను నాకు మా పిల్లకు కూడా షూ తీసుకోవాలని అనుకుంటున్నాను స్పోర్ట్సు స్పోర్ట్స్ షూ కావాలి

చూపించండి అవునా ఓకే నాకు ఇవి ఈ పింక్ షేడ్ వచ్చినవి చూపించండి

అవునా బాగున్నాయి అవును కొంచెం సైజ్ సరిపోలేనట్టు ఉంది అండి ఇంకో సైజు తీస్తారా ఇదే మోడల్లో సైజు అవునా చూపించండి ఓకే ఏమన్న డిస్కౌంట్లు ఏమన్న ఉన్నాయా

ఓకే చాలా మంచిది సరే నాకు చెప్పల్స్లో వచ్చి ఈ పింక్ ఉన్నాయి కదా అంటే పార్టీ వేర్కు వెళ్లడానికి అవి ఒకటి ప్యాక్ చేయండి పాపకు బ్లూ కలర్వి ప్యాక్ చేయండి నాకు ఈ బ్లూ అండ్ పింక్ షేడ్ వచ్చినవి ప్యాక్ చేయండి అంతా ఎంత అయిందో చూసి డిస్కౌంట్ చెప్తే పే చేస్తాను చాలా ధన్యవాదాలండి

అదే అర్థమైంది అందుకణి అందరం మీ షాపును ఎంచుకుంటారు అనుకుంటా ఓకే ఈసారి మా పిల్లలకి స్కూలు షూస్ ఇవన్నీ గట్ర ఇక్కడికి వచ్చి తీసుకుంటాం తప్పకుండా థ్యాంక్స్ అండి